మా ప్రాంతంలో అంటే తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని క్రీడలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అలాగే ప్రభుత్వంతో కలసి పని చేసే కొన్ని సంస్థలు మూడు నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి ఇలాగా స్కూళ్ళలో లేదా ప్రభుత్వ పాఠశాలలో అన్నీ స అన్నీ పాఠశాల విద్యార్థులు పాల్గొనేలాగా ఒక క్రీడా ఆ క్రీడలను అభివృద్ధి చేయడానికి కొన్ని కార్యక్రమాలు పెడతారు అంటే రన్నింగ్ పోటీలని జావలీన్ త్రోలని షాట్ పుట్ అని స్ప్రీ స్ప్రింట్ రన్నింగ్ అని ఇలా చాలా క్రీడలు షటిల్ అని బ్యాట్మెంటన్ అని ఇలా ఖోఖో అని ఇలాంటివి అన్నీ మా మా ప్రాంతంలో మూడు నెలలకు ఒకసారి లేకపోతే వారు పెట్టినప్పుడు జరుగుతు ఉంటాయి ఆ క్రీడా కార్యక్రమాలకు మా ప్రాంతంలో ఉండే అన్నీ పాఠశాల పిల్లలు వచ్చి పాల్గొనవచ్చు ఈ లాభాపేక్ష లేకుండా కొన్ని సంస్థలు ఇటువంటివి నిర్వహిస్తాయి అందులో రోటరీ క్లబ్ అని శిశు సంక్షేమ సంస్థలు అని అలాగే కొన్ని వాలంటరీ సంస్థలు పిల్లలకు వారి భవిష్యత్తును నిర్మించుకునే విధంగా కొన్ని క్రీడలను శిక్షణ ఇస్తు ఇలాంటి పోటీలకు ముందస్తుగా అన్నింటిని తయారుచేసి వారిని ఇలాంటి క్రీడలకు పంపుతారు కొన్ని ప్రాంతాలలో ఇలాంటివి జరగవు ఎందుకంటే అక్కడ ప్రభుత్వం తరపు నుంచి కానీ లేకపోతే సంస్థల తరపు నుంచి కానీ ఎటువంటి సహాయం అందదు ప్రభుత్వం అటువంటి ప్రాంతాలలో కూడా అవకాశాలు కల్పించి వారు మంచి వారి భవిష్యత్తుని నిర్మించుకునేలాగా సహాయ పడాలని అనుకుంటున్నాను